హలో గుడ్ ఈవెనింగ్ సార్ ఇది సాయి శ్రీ బుక్ స్టోరా అండి మీ దగ్గర డిగ్రీ సెకండ్ ఇయర్ బీయస్సీ బుక్స్ దొరుకుతాయా అండి ఏంటి సార్ అంటే ఫస్ట్ హ్యాండు సెకండ్ హ్యాండా నా దగ్గర ఫస్ట్ ఇయర్వి ఫస్ట్ సెమ్ బుక్సు ఉన్నాయి అవి తీసుకుని మీరు నాకు సెకండ్ హ్యాండ్వి సెకండ్ సెమ్ బుక్స్ ఇవ్వండి ఎంత కాస్ట్ అవుతుంది అంటే సెకండ్ సెమ్ బుక్స్ అంటే ఇప్పుడు నా సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకోని నాకు ఎయిట్ ఫిఫ్టీ ఇస్తారా ఇప్పుడు మరి నేను తీసుకునే సెకండ్ సెమ్ బుక్స్ ఎంత అవునా రీప్లేస్ చేయలేరా థౌజండ్ రుపీసలో అంటే నేను ఫస్ట్ సెమ్ అంటే ఫస్ట్ హ్యాండ్ బుక్సే కదా మీకు అమ్మేది నేను మీరు డిస్కౌంట్ ఇస్తే నేను ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే బుక్స్ కూడా తీసుకుంటాను మీ దగ్గర చేసాము కానీ నేను తీసుకున్న బుక్స్ అయితే ఫస్ట్ హ్యాండే కదా నైన్ హండ్రెడ్కి ఇవ్వండి గ్రూప్స్ బుక్స్ ఉండవా మీ దగ్గర ఓకే అండి మేము రేపు వచ్చి బుక్స్ తీసుకుంటాము షాపు ఏ టైమ్కి ఓపెన్ చేస్తరు అవునా ఓకే అండి థ్యాంక్ యు ఓకే